హలో రూప ట్రావెల్సేనా అండి మేడం నేను ఆంధ్రప్రదేశ్ అయితే వచ్చాను నాది వేరే ప్లేసు సో నేనక్కడ నుంచి ఇక్కడికొచ్చాను మేడం సో నేను మీ క్యాబ్ అయితే బుక్ చేసుకుందాము అనుకుంటున్నాను అయితే ఏంటంటే నా ట్రిపు ప్రెసెంట్ చెప్తానండి నేను ఒక ఇల్లు అయితే ప్రెసెంట్ చూసుకోవాలి కదా సో దానికైతే టైం పడుతుంది మాగ్జిమమ్ టూ డేస్ అయినా పడుతుంది సో నాకు ఆ టూ డేస్ కూడా మీ ట్రావెల్స్లో నన్ను తిప్పడానికి ఎంత ఛార్జ్ చేస్తారండి టూ డేస్కి ఎంత ఛార్జ్ చేస్తారు అని అడగటానికి మేడం

డిస్టెన్స్ అంటే మాగ్జిమమ్ మనం కాకినాడలో ఒక టూ త్రీ ప్లేసెస్ చూద్దాము మేడం అయితే మీ చార్జెస్ బట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నది డిసైడ్ చేసుకుంటాను అయితే నేను భానుగుడి నుంచి ఇంద్రపాలెం వెళ్ళాలి అనుకుంటున్నాను మేడం భానుగుడి నుంచి ఇంద్రపాలెం వెళ్దామనుకుంటున్నాను మేడం ఓకే టూ హండ్రెడ్ థ్యాంక్ యూ మేడం అంటే నేను క అంటే ఫుడ్ సప్లై చేసుకోడానికి అంటే మీకు పెట్రోల్ గట్రా నేనే కొట్టించాలా లేదా మీరే కొట్టించుకుంటారా మేడం ఓకే మేడం తప్పకుండా ఓకే మేడం చాలా థ్యాంక్స్ మేడం నేను పికప్ చే మీరు నేను పికప్ చేసుకుంటారు మళ్ళి నాకు కావాల్సిన ప్లేస్లో మీరాపితే నేను వెళ్ళి హౌస్ మాట్లాడుకుని వస్తాను మేడం ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం అయితే మీరు ఏం చెయ్యాలి అనుకుంటున్నారో నాకు కాస్త డిటైల్సు మీ క్యాబ్ డిటైల్సు యండ్ మీ సర్వీసు గట్రా పెడితే మేడం నాకు ప్రాబ్లెమ్ ఉండకుండా చూసుకోండి మేడం అంటే ట్రాఫిక్లో ఎటువంటి ఇబ్బంది లేదు మీ సర్వరు కోసం నాకేమన్నా తెలిస్తే నాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే ప్రొసీడ్ అవుతాను మేడం సో మీ డీటెయిల్స్ ఏమైనా ఓకే మేడం మీ డీటెయిల్స్ ఏమైనా నాకు కొంచెం ఫోర్వర్డ్ చెయ్యగలరా మేడం అంటే మీ కాంటాక్ట్ నెంబర్ కానీ ఏదైనా

ఓకే మేడం నా అడ్రస్ ఓకే మేడం నేను లొకేషన్ అయితే పంపిస్తాను మేడం మీరు స్టార్ట్ అయ్యి రావచ్చు మేడం థ్యాంక్ యూ మేడం